మేము నివసిస్తున్న చుట్టుపక్కల మూడు విభిన్న సాంస్కృతిక సమూహాలు ఉన్నాయి హిందువులు ముస్లిములు క్రైస్తవులు మేము అన్ని మతాల వాళ్ళతోను సమానముగా మాట్లాడుతూ ఉంటాము తరచూ మాట్లాడుతూ ఉంటాము